హలో డాక్టర్ నేను దుర్గాని మాట్లాడుతున్నాను ఏంటంటే డాక్టర్ మొన్న నీకు మీకు మెడికల్ రిపోర్ట్ నాది పంపించాను కదా డాక్టర్ హెల్త్ బాలేదని చెప్పి ఆ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి డాక్టర్ యస్ డాక్టర్ కానీ అంటే ఫీవర్ వచ్చి తగ్గుతుంది కదా దానివల్ల ఏమన్న ప్రాబ్లం ఉందా మెడిసన్కి ఎంత కాస్ట్ అవుతుంది డాక్టర్ అవునా డాక్టర్ అయితే ఇప్పుడు సపోజ్ నేను మీ దగ్గరకి వచ్చి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నాను నా మెడికల్ కండిషన్ మొత్తం డీటెయిల్స్ కనుక్కుందామని మీ అపాయింట్మెంట్ ఎప్పుడు కుదురుతుందో చెప్తారా రేపు రానా డాక్టర్ ఓకే డాక్టర్ అలాగే ఇప్పుడు మెడిసన్స్ ఏమేమి తీసుకోవాలో మీ మీరు నాకు ప్రికాషన్స్ మొత్తం అప్పుడు చెప్తారా కొంచెం రిపోర్ట్ మొత్తం చూసి ఓకే డాక్టర్ అలాగే అలాగే డాక్టర్ ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా డాక్టర్ అది అలాగే డాక్టర్ ఇప్పుడు మెడిసన్స్ మెడిసన్స్ ప్రికాషన్స్ కూడా అప్పుడే ఇస్తా అన్నారు ఎలాగో అయితే నేను వచ్చి తీసుకుంటాను డాక్టర్ అలాగే డాక్టర్ థ్యాంక్ యూ